మా ఇంట్లో వంట పత్రాలు అనేకమైనవి ఉంటాయి సమయం వచ్చినపుడు అవి ఇవి అని వాడతా ఉంటాము ముందుగా రో రోజూ వాడే వస్తువులైతే టీ పెట్టడానికి టీ టీ పాత్ర ఇడ్లీ చేయడానికి ఇడ్లీ పాత్రలు చట్నీ చేయడానికి చట్నీ పాత్రలు అన్నం వండడానికి కరెంట్ కుక్కర్ కర్రీ వండడానికి ఇండక్షన్ స్టవ్ వాడతాము కర్రీ వండడానికి ఇండక్షన్ స్టవ్లో ఒకొక్కసారి పలావ్లు కర్రీస్ చికెన్ కర్రీస్ వండుతాము న్ నాన్ స్టిక్ ప్యాన్స్లో నాన్ స్టిక్ ప్యాన్స్లో ఇది చికెన్ వేపుళ్ళు పచ్చి రొయ్యలు వేపుళ్ళు ఇలా చేస్తాము ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినపుడు మాత్రం కరాచీ నూకతో గా స్వీట్లు తయారు చేసి పెడతాము అది ఇలా పెద్ద బౌల్ తీసుకుంటాము బౌల్స్ ఉంటాయి ఆ బౌల్లో వేసి వాడతా ఉంటాము అంతే